నమస్కారమండి ఎవరు కావాలి చెప్పండి లోపలికిరండి చెప్ రండి కూర్చోండి ఓయ్ వెళ్ళొక గ్లాస్ వాటర్ తీసుకురా ఆయనకి అదే అండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ వేద్దామనుకుంటున్నానండి చెప్పండి ఎలాంటి పాలసీలు వేస్తే మంచిదో కొంచెం చెప్పండి నేను మా ఆవిడ ఇంకో ఇద్దరము పిల్లలున్నారండి ఒక ఆవిడ ఒక పిల్లా పాప అండి నాకు ఏమండి ఎందుకు

అలాగే అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరు మీదంటే ఆ పాప పేరు మీద వేశాము అనుకోండి మామూలుగా ఎన్ని సంవత్సరాలు కట్టాలండి పాలసీ అంటే అంటే ఇరవై సంవత్సరాలంటే లాంగ్ టర్మ్కి వస్తుందా అండీ ఇప్పుడు ఆ ఇరవై సంవత్సరాల్లో మనం పూర్తిగా డబ్బులు కడుతూ ఉండాలా అండి పాలసీలకి

మనకి వడ్డీ ఎంత వస్తుందండి పాలసీ కట్టినందుకు అవును సార్ మీరనేది అదే కట్టిన తరువాత డబ్బులు వచ్చేది చెప్తున్నారు కదండీ మూడు నెలలు పడుతుందా అలా అయితే వడ్డీ ఎంతొస్తుంది అంటారు మనం కట్టేదానికి

చెప్పండి

చెప్పండి పర్వాలేదు

సరేనండి